హలో అన్న చెప్పండి అవును అవును చెప్పండి ఓకే దానికి ఏమైంది ప్రాబ్లం ఏంటి దానికి అంటే కూలింగ్ అయితలేదా దానికి ఏంటి రెండు పోయినాయా సరే చేద్దాం దాని చేద్దాం దానిదేముంది అయితే కూల్ కాడానికి పోయింది అంటే దాన్ని అది కూల్ కాడానికి ఒక మోటర్ ఉంటుంది అది పోతుంది అది పోతే ఫ్రిడ్జ్ అన్నది కూల్ కాదు ఐస్ గడ్డలు అవి కాదు తెలియదుగా దాన్ని తీసుకొచ్చి చూడాలె దానికి ఏ కంపెనీ ఏంటిది దానికి అంటే మన చిన్న ఫ్రిడ్జ్లు పెద్ధ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా ఇది ఏంటో మకు తెలియదు కదా మీ ఏంటో ఫ్రిడ్జ్ అనేది ఎన్ని లీటర్స్ అని ఎక్కడె మీది సిటియా నాది గోదారి కని అన్న ఇక్కడే దగ్గర దగ్గరనే పదిహేను కిలోమీటర్లు వస్తుంది పదిహేను ఇరవై లోపు వస్తుంది ఇప్పుడంటే ఉంటారు గానీ మన సో వాళ్ళు అవైలబుల్ అంటే ఇక వాళ్ళు బిజీగా ఉండవచ్చు కొంచెం తెలియది కనుక్కోవాలి చెప్పండి మీకు ప్రాబ్లమ్ ఉంటే నేను చేస్తా కదా

చేద్దాం చేద్దాం అన్నీ చేద్దాం దాంది ఏమైంది ఇంక కాలిపోయిందా అది కాలిపోయిందా వైరింగ్ షార్ట్ అయిందా చూద్దాం చూద్దాం సరే అన్న చేద్దాం అది పని ఇక బాగానే ఉంటుంది కదన్న ఎందుకంటే అది ఫ్రిడ్జ్ల కూలింగ్ది పోయింది మన ఇది కదా దానికి మరి ఎంత ఇస్తావు అన్నది మాట్లాడితే చేద్దాం దాని గురించి సర్వీస్ ఛార్జ్ అంటే దాన్ని చూసి చెప్తేనేమో ఐదొందలు అవుతుంది ఇక నీకు అది ఏమేం సామను పడుతుంది మనకు ఎంత పని ఉంటుంది అన్నది చూసి చెప్పాలి దానికి ఇప్పుడు వైరింగ్ మొత్తం కాలిపోయింది అనుకో ఇక అది మనం చెప్పినందుకు ఆ చార్జ్ అది కలిసి రెండు వేలు అవుతాయి ఏంటి అంటే మేం అంత దూరం వచ్చి చెప్తాం కదా ఇక నువ్వు కొత్తది కొన్నా గానీ మూడు నాలుగు వేలు అవుతాయి కదా ఇప్పుడేందన్నా కొత్తది అంటున్నావు మళ్ళా వైరింగ్ షార్ట్ అయింది అంటున్నావుగా ఇక అవుతుంది ఇప్పుడు ఆ పని అంతే ఉంటుంది రిస్క్ పని కదా ఇప్పుడు అది ఏది కాలిపోయింది దానికి మళ్ళా వర్క్ అయితే అది చెయ్యాల్నా లేదా వస్తా వస్తా మీరు లొకేషన్ పెట్టండి నేను ఓకే